మహిళలకు గవర్నమెంటు చాలా తక్కువ వడ్డీలకే రుణాలను ఇస్తుంది పొదుపుకు సంబంధించి చురుకైన మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎంతో పేద మహిళలుచ్చేసే అప్పులు చేసుకుంటారు కుటుంబ పరిస్థితి బాగాలేక లోన్ తీసుకుంటారు ఆ లోన్ వచ్చేసి చాల చాలా తక్కువ రుణము వడ్డీ రేటు కూడా చాలా తక్కువ బయటితో పోలిస్తే బయట వచ్చేసి ఐదు రూపాయల వడ్డీ పది రూపాయల వడ్డీలు ఉంటాయి అదే పొదుపులో మనం రుణం తీసుకుంటే రూపాయ వడ్డీ పావలా వడ్డీకే మనకి పొదుపులో లోన్లు ఇస్తారు అది నెల నెల మనం కరెక్ట్గా కట్టుకోవచ్చు లోన్ కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది చాలా తక్కువ రేటు వడ్డి కాబట్టి పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది గవర్నమెంట్ వచ్చేసి ఈ పథకం వల్ల గవర్నమెంట్ ఈ ఈ పథకాన్ని చాలా బాగా ప్రవేశపెట్టింది అప్పటి కాలంలో చంద్రబాబు నాయుడు గారే ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడు అదేవిధంగా మిషన్ల పైన లోన్ కావచ్చు ఇంకా వేరే దానిపైన లోన్ కావచ్చు చాలా లోన్లు మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి ముఖ్యంగా వచ్చేసి పొదుపు వల్ల మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది తమ పిల్లలను చదివించుకుంటున్నారు హైయర్ క్లాసెస్కి పంపించుకుంటున్నారు అదేవిధంగా బయట ఏమైనా కావాలంటే ఏమైనా బయట వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ లోన్ తీసుకుని ఆ లోన్ని బయట అప్పులు కట్టుకుంటారు పిల్లల్ని చదివించుకుంటారు అదేవిధ